ప్రస్తుతం మన భారతదేశంలో ఉద్యోగాలు ఉన్నాయి కాకపోతే ఏమిటంటే సాఫ్ట్వేర్ జాబులు వీటికి సంబంధించినవే ఉన్నాయి కానీ ఎవరూ వాళ్ళ కంప్లీట్ చేసిన చదువు బట్టి అయితే ఎవరికి ఉద్యోగాలులేవు ఒకరు చదువుతున్నా ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు లేవు అలానే సాఫ్ట్వేర్ బిటెక్ కంప్లీట్ చేసినవాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి చాలామంది మన ఇండియాలో ఉద్యోగాలు లేవు అనుకోని బా ఇతరా ఇతర ఇతర దేశాలకు వెళ్ళిపోవడం అక్కడ చదువుకోని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇది అంతా చాలా అలవాటు అయిపోయింది ఇపుడు ప్రజంట్ అందరూ ప్రతిఒక్కరు ప్రతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఇతరదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం లేదా చదువు కంప్లీట్ చేసాకా అక్కడే ఉద్యోగం చేసుకోవడం అక్కడే సెటిల్ అవడం ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తున్నాం మన ఇండియాలో కూడా జాబ్స్ ఉన్నాయి కాకపోతే ఏమిటంటే కొంచెం టైమ్ టైమ్ పడుతుంది కాని వస్తాయి జాబులు కాపోతే అవి ఎవరికి ఆ విషయం తెలియకా చాలామంది ఇది కామన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇలా ఇతర దేశాలకు వెళ్పోళియి వాళ్ళు అక్కడ నుంచి చదువుకోని మళ్ళీ ఉద్యోగాలు తెచ్చుకోని అప్పుడు ఆ దేశం కూడా మనల్ని తీసుకు వెళ్తుంది కానీ మళ్ళీ తిరిగి రిటర్ను పంపించేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన జనాభా ఎక్కువైపోయింది మన ఇండియాలో పీపుల్ అందరు అమెరికాలో యూరోపులో ఆస్ట్రేలియాలల్లో ఉంటున్న వీట్లలో ఉంటున్నారు కానీ ఇదంతా